హలో ఫుట్బాల్ కోచా అండి మీరు అంటే ఫుట్బాల్ ఇది ఇక్కడ దగ్గర్లోనే ఉందా ఓకే ఏ టైమ్ నుండి ఏ టైమ్ వరకు నేర్పిస్తారు ఈవినింగ్ అంటే డ్రెస్ కోడ్ షూస్ అన్నీ మీరే ఇస్తారా మేము బయట నుండి తీసుకోవడమా అంటే దానికి మీ మీ సైడ్ నుండి ఏమైనా సెపరేట్గా షాప్స్ ఏమైనా ఉంటాయా షూసు షూస్ కూడా సెపరేట్గా స్పోర్ట్స్ షూస్ తెసుకోమంటారా ఓకే ఓకే టైమింగ్స్ ఇంకా చేంజ్ ఏం లేదా అంతే ఉన్నాయా ఓకే మీరు అక్కడ ఏ టైం వరకు ఉంటారు ఫుట్బాల్ అంటే ఆ ప్లేస్లో ఎంత ఏ టైం వరకు ఉంటారు మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలుద్దాం అంటే ఓకే ఆండీ రేపు వచ్చి కలుస్తాను ఓకే ఓకే